మా ప్రాంతంలో ఎక్కువగా తెలుగు భాష అనేది చాలా ప్రాధాన్యత పొందినది భాష ఈ తెలుగు భాష స్వామి వివేకానంద గారు అమెరికాలో జరిగిన సదస్సులో తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడడం జరిగింది అప్పటినుంచి నాకు తెలియక గొప్పతనం ఈ యువత ప్రపంచానికి ఈ కాలక్రమేణ అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇలా తెలుగు గురించి చెప్పడం వల్ల మాకు ఇంకా అవగాహన వచ్చింది తెలుగు అభివృద్ధి అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈరోజు పాఠ్యపుస్తకాలోను మీడియాల్లోను తెలుగు ఛానల్లోనూ అన్నిటిలోనూ తెలుగు భాష ముఖ్యంగా ఉంది పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో మాకు ఫస్ట్ లాంగ్వేజ్గా ఉంది తెలుగు భాష అనేది మాట్లాడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మేము తెలుగు మాట్లాడడానికి చాలా గర్వంగా ఉన్నాము దీనివలన మాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తెలుగు భాషని తెలుగు మాతగా గౌరవిస్తాం మా సాంప్రదాయాలు కూడా తెలుగు వారు చాలా అందరు కలిసి ఉంటాము మా ఊర్లో ఎక్కువగా అందరూ తెలుగే మాట్లాడుతారు చాలావరకు పిల్లలు పెద్దలు కూడా తెలుగే మాట్లాడుతూ ఉంటారండి